భారతదేశ రాజకీయ పార్టీలంటే ఈ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది ఏపిత్తామమ్మా మీకు అది ఏపిత్తాం మీ ఇల్లు ఇట్లుందా అయ్యో మీ చుట్టుపక్కల ఇట్లున్నాయా ఇవన్నీ మంచిగా ఏపిత్తమ్ నేను గెలిస్తే ఎంత ఖర్చైనా ఎంత ఇదైనా నేను గెల్చినానుకో ఇవన్నీ మంచిగా చేయిస్తా నలుగురికి నాలుగు విధాలుగా సహాయపడుతా అనుకుంటా చెప్పుకుంటా ఉంటారు కానీ ఇగ మనం మళ్ళీ చెప్పిన మాటలు ఎట్లుంటయి అరే ఇంత మంచిగా చెప్తుండ్రు కదా మనకున్న వాళ్ళు ఏమి చేయించలేదు మరి ఇప్పుడైనా నన్ను గెలిపిస్తే వీళ్ళను గెలిపిస్తే వీళ్ళన్నా చేస్తారు కావచ్చు మంచిగా చేస్తారు కావచ్చు అని ఆశ కొద్ది మనమేం చేస్తాం వాళ్ళకి ఓట్లేస్తాం ఓట్లేసేది అయిపోయాక ఓట్లేస్తాం ఇది ఏపిత్తం అది ఏపిత్తం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పిన వాళ్లు గెలుస్తారు గెల్చి అయిపోయాక అక్కడ ఇక్కడ అప్పు తీసుకుంటారు మంచిగా ఏపిత్తారు అప్పులు తీసుకుని మంచిగా ఏపిత్తారు అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే అప్పులు లేకుండా ఏమి లేకుండా మంచి చేసిండు ఒకవేళ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిసే అంతా ఉంటే నేను ఫస్ట్ ఏమని అడుగుతాను అంటే అందరి లాగా అప్పులు చేసి మమ్మల్ని బాగు చేస్తారా లేదంటే జాగాలు తీసుకుని మా దగ్గర పైసలు తీసుకుని మీ వెనకాల వేసుకుని మమ్మల్ని బాగు చేస్తారా లేకుంటే మీకు మీకు తోచినంత మీ ఓన్గా సహాయం చేసి మమ్మల్ని చదివించడం అట్లా ఇట్లా చేస్తావా అని అడుగుతా అవి అయిపోయాక మళ్ళీ వాళ్ళ దగ్గర క్షమాపణ తీసుకొని దేం ఆశీర్వాదం తీసుకోని ఎందుకు ఆశీర్వాదం అంటే ఇప్పుడు గవర్నమెంట్లలో చూ పైసలు లేకనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళలోకి టెక్స్ట్ బుక్కులు ఇవ్వలేదు టెక్స్ట్ బుక్కులు అందించిర్రు నోట్ బుక్కులు అందించిర్రు మళ్ళాక మంచిగా సహాయం చేసిర్రు కాబట్టి సార్కి మంచి వ్యాల్యూ ఉంటుంది ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు పిల్లలని అరే నువ్వు స్కూల్కి పోయినావురా నీకు స్కూళ్ళలో బుక్కులు ఇవ్వలే ఎవరిచ్చిండ్రు ఎలా వచ్చినాయి నీ బుక్కులు అని అడిగేతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఇచ్చిండు నాకు అని చెప్తారు అట్లా చెప్పుకున్న సరికి సార్కి విలువ ఉంటుంది వ్యాల్యూ ఉంటుంది కానీ ఒకవేళ కలిసే ఛాన్స్ వస్తే అందరిలాగా అప్పులు చేయకండి మా దగ్గర డబ్బు డబ్బు ఆస్తులు అవి తీసుకుని మీ వెనకాల వేసుకోకండి గిట్లే చదువుకునే పిల్లలకి ఇంట్లో పరిస్థితులు మంచిగా లేనివాళ్ళకి సహాయం చేయండి అని కోరుకుంటా అంతే